నాకు ఇష్టమైన పుస్తక సిరీస్ హ్యారీ పొట్టర్ ఈ పుస్తకాలు చాలా ఆసక్తికరమైనవి మరియు ఊహాజనిత ప్రపంచంలోనే స్నేహం ధైర్యం మరియు నైతికత యొక్క కథలు చాలా ముఖ్యమైనవి నేను ఈ పుస్తకాలు చాలాసార్లు చదివాను మరియు నేను వాటిని ఎల్లప్పుడు ఆస్వాదిస్తాను హ్యారీ పొట్టర్ సిరీస్ ఒక ఏడు పుస్తకాల ఫాంటసీ శ్రేణి ఇది బ్రిటిష్ రచయిత జీకే రవళింగ్ రాశారు ఈ పుస్తకాలు హ్యారీ పోట్టర్ అనే యువ మాంత్రికుడి జీవితాన్ని కొనసాగించాడు అతడు తన పదకొండవ పుట్టినరోజును జరుపుకుంటాడు అతను మాంత్రికుడు మరియు మగ్గాలు కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచంలో ఉన్నాడు ప్యారి తన మాతృ మంత్రి మరియు తండ్రిని యువతలోనే చంపిన ఓల్డ్ వార్లా క్లాట్ ఓల్డ్ మోడ్తో పోరాడడానికి హార్డ్వార్డ్స్ మాంత్రికుడు మరియు విద్యార్థిగా తన సంవత్సరాలను గడుపుతాడు నేను హ్యారీ పోట్టర్ సిరీస్ను ఇష్టపడడానికి చాలా కారణాలు ఉన్నాయి మొదట నేను ఈ పుస్తకాలు చాలా ఆసక్తికరమైనవి మరియు ఊహాజనిత ప్రపంచంలోని స్నేహం ధైర్యం మరియు నైతికత యొక్క కథలు చాలా ముఖ్యమైనవి